న్యూస్ పేపర్ మ్యాగ్జైన్ వంటి ప్రింట్ మాధ్యమానికి న్యూస్ ఛానళ్ళ సోషల్ మీడియా వంటి ఏవి మీడియాకు చాలా తేడా ఉంది ఎందుకు అంటే న్యూస్ పేపర్ మరియు మ్యాగ్జైన్ వంటివి చాలా వరకు నిజ నిజాలు తెలుసుకుని చాలా విశ్లేషించి ఆలోచించి దానిని ప్రచురిస్తారు దాని ద్వారా కేవలం నిజం మాత్రమే చదివేవానికి చేరుతుంది అదేవిధంగా ఈ న్యూస్ ఛానళ్ల్లో సోషల్ మీడియా వాటిని తీసుకుంటే అది కళ్ళకు కనపడేది మాత్రమే చూపిస్తుంది అది నిజమా అబద్దమా అనేది విశ్లేషించకుండా ప్రచురిస్తుంది దాని ద్వారా ఎంతో చెడు ప్రోపగండ జరుగుతుంది దీని ద్వారా అసలు నిజమేది అబద్దం ఏది అనే విశ్లేషణ లేకుండా చదివేవారు చాలా ఇబ్బంది పడతారు కావున నేను న్యూస్ పేపర్ మ్యాగజైన్ వంటి ప్రింట్ మాధ్యమాన్ని ఎక్కువగా నమ్ముతాను అది ప్రజలకు చాలా మేలు చేస్తుంది అని నేను ఆలోచిస్తున్నాను